నాకూ న్యూస్ పేపర్ చదవడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందులో ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అంటే ఇష్టం అందులో ప్రతి ఒక్కలా ప్రతి ఒక్క లీడరు గురించి కూడా ఇస్తారు అంతేగాని ఒక లీడర్ని తక్కువ చేసి ఒక లీడర్ని ఎక్కువ చేసి ఇవ్వరు అలాగే అందులో ఇచ్చింది కూడా ప్రతి ఒక్క టాపిక్ అనేది క్లియర్గా ఉంటుంది అలాగే నాకు అందులో మెయిన్గా సినిమా పేజీ అనేది చాలా ఇష్టం ఎందుకంటే ఆ దాంట్లో మూవీస్ మూవీస్ ప్రతి ఒక్క మూవీ గురించి ఇచ్చి అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అలాగే హీరోస్ హీరోయిన్స్ గురించి కూడా ఇస్తారు సో దానివల్ల నేను ఫస్టు మ్యాగజైన్లో న్యూస్ పేపర్ తీసుకోంగానే ఫస్ట్ నేను చూసేది ఆ పేజే